చెప్పండి తమ్ముడు మీరు సరిగా రావడం లేదు కా కాలేజ్కి అటెండెన్స్ ఏమో చాల తక్కువగా షార్టేజ్గా ఉంది కరెక్టే కాని మీరు కాలేజ్ కాలేజ్కి సక్రమంగా రావల్ల కదా మీ పర్సెంటేజ్ ఏమో బాగానే వచ్చింది క్వార్ట్రర్లీలో ఎయిటి పర్సెంటు హాఫర్లీలో నైంటీ పర్సెంటు బాగానే వస్తన్నయి నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ బాగానే వస్తన్నయి కానీ అటెండెన్స్ సరిగ్గా ఉండాలి కదా మీరు అటెండెన్స్ సరిగ్గా ఉండాలి కాలేజ్కి సక్రమంగ వచ్చి వెళ్తేనే కదా సరిగా ఉంటుందీ మీరు ఇంకోసారి ఇట్లా పా లీవ్ ఎక్కువ తీసుకోద్దండి ఎందుకంటే మీరు డైలీ రావడం వల్లే కదా క్లాస్లో అర్థమవుతుంది అంతా ప్రతి ఒక్కటీ ప్రతిదీ చూడాలి కదా కరెక్టే బా మీ ఎక్కువ లీవ్ తీసుకోకుండా క్లాస్కి వచ్చినట్లయితే కరెక్ట్గా ఉంటుంది కదా మీకు క్లాస్ అర్థమవుతుంది అంటే ఎప్పుడయితే హెల్త్ బాగోలేదో అప్పుడు మాత్రం తీసుకుంటే పర్లేదు కానీ మీది ఎక్కువుంది షార్టేజు ఎందువల్ల అలా అవు అవునా కొంచెం చూసుకోండి మా ఎందుకంటే పర్సెంటేజ్ ఉంది మీరు మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ అలా వెళ్ళాలంటే ఫస్టు మీరిక్కడి నించి వెళ్ళాలి కదా పర్సెంటేజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీకు అటెండెన్స్ లేకుంటే నేను సెకండ్ ఇయర్ మిమ్మల్ని వేయాలంటే ఎలా వేసేది చెప్పండి అందుకు మీరు ఫస్టు నీరిడి బాగానే తెచ్చుకున్నారు మార్కులు అన్ని బాగానే ఉన్నాయి అంతా కానీ షార్టేజ్గా ఉండడం వల్ల అటెండెన్స్ మీరు సెకండ్ ఇయర్ వెళ్ళాలంటే నేను రాదు కదా సర్టిఫికెట్ నాకు మళ్ళీ అందుకు లీవ్లు మాత్రం ఎక్కువ వెయ్యకుండా చూసుకోండి పర్సెంటేజ్ అన్ని బాగానే తెస్తన్నారు క్లాస్ అన్ని బాగానే వింటన్నారు కానీ మీరు రెగ్యులర్గా ఉండాలి కాలేజ్కి రెగ్యులర్గా రండి మీరు ఒకవేళ ఏదన్న అలా హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే మా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మీకు అప్రూవల్ ఇస్తాము ఏమంటే అప్పటికి త్రీ టు ఫోర్ డేస్ మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మీకి నెలకు మీరు ఎక్కువ లేవ్లు తీసుకుంటే నెల నెలా షార్టేజ్ ఎక్కువ వస్తుంది మళ్ళీ మళ్ళీ సర్టిఫికెట్స్ వచ్చేటప్పుడు మీకు మళ్ళీ ఇష్యూ అవుతుంది ఇచ్చేకి ఎక్కువ తీసుకోద్దండి లీవ్లు మ్యాగ్జిమమ్ రావడానికి ట్రై చేయండి మీకెట్ల అన్నా ఉన్నా కానీ కాలేజ్ నుంచి మీకేదన్న ప్రొవైడ్ చేస్తాము సరేనా ఎందుకంటే పర్సెంటేజ్ బాగున్న వాళ్ళు మీకలా ఇట్లా చేస్తే వెనకాల వచ్చే వాళ్ళు స్టూడెంట్లు ఎట్లా ఏం చేస్తారో మళ్ళీ మర్చిపోకుండా ఏమన్న ఉంటే చెప్పండి మళ్ళీ అటెండెన్స్ ఎక్కువ షార్టేజ్ లేకుండా చూసుకోండి ప్రతి ఒక్క విషయం చూసుకోండి మళ్ళీ సరేనా మీకేమన్న ప్రాబ్లమ్ ఉన్నా కింద క్లాస్లో క్లాస్ ఇంచార్జ్ సార్కి చెప్పినట్లున్నా కానీ నేను దాన్ని ఏమని చూసుకుంటాను మీకేం ప్రాబ్లమ్ ఉన్నా ఆ క్లాస్ ఇంఛార్జ్ సార్కి చెప్పేయండి ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ